అవును కొన్ని సార్లు పుస్తకాలు చదివిన తరువాత మనసు చాలా బరువుగా మారిపోతుంది ప్రత్యేకంగా కథలోని పాత్రల బాధ లేదా ఆవేదన మనలోకి బలంగా చొరబడితే అది మనపై గాఢమైన ప్రభావం చూపుతుంది కొన్ని కథలు లేదా కుట్రలు మనల్ని నిద్రలో కూడా వెంటాడుతూ మనసు మీద తీవ్రమైన భావోద్వేగాలను మిగుల్చుయి